ఉడిపి రెస్టారెంటేనా అండి మేమిలాగా మీ రెస్టారెంట్లో మేము కొంచెం భోజనం ఆర్డర్ చేయాలని అకుంటున్నాము అదేనండి మాకు ఏంటంటే చుట్టాలు ఎక్కువ వచ్చారు అందుకని మేము మీ హోటల్కి మేము ఎక్కువ వస్తు ఉంటాము అక్కడ చాలా బాగుంటుంది ప్రతీ ఇది కూడా ప్రతీ ఆహారం కూడా పదార్ధం కూడా చాలా బావుంటుంది అందుకనే మేము మీ దగ్గరే ఆర్డర్ తీ తీసుకుందాం అనుకుంటున్నాం మా కుటుంబంలో వచ్చిన కొంతమంది బంధువులకి స్నేహితులకి ఈరోజు భోజనం తెప్పిచ్చాలి మీ దగ్గర ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాము కానీ మాకు ఈరోజే కావాలి ఈ ఈ యొక రెస్టారెంట్ ఓపెన్ చేసే ఉందా లేదా అని కనుక్కుందామని ఫోన్ చేశామండి ఇలాగ ఒకసారి మీది రెస్టారెంటు ఈ రోజు బాగానే ఓపెన్ చేసే ఉందా అండి లేదంటే తీలేదండి అంటే ఈరోజు కొంచెం పండుగ కదండి ఈ రోజు తీశారో లేదో కొంచెం అనుమానంగా ఉంది దాని గురించి మేము ఒకసారి ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి కనుకుంటే మంచిది కదా అని ఫో ఫోన్ చేశానండి మీది తీసే ఉన్నట్లయితే మాది కొంచెం దూరం అండి మేము ఇది వరకు ఏ దాంట్లో పెట్టుకొనే వాళ్ళు లేదంటే వచ్చే వాళ్ళం కొంచెం మేము రావడానికి కొంచెం దూరంగా ఉన్నాము కొంచెం మీ ఎక్కువ ఆర్డర్ చెప్తాము మీ రెస్టారెంట్ నుంచి డెలివరీ ఏమన్నా చేయగలరా అండి అంటే మా ప్రాంతానికి మీ డెలివరీకి సంబంధించిన వాళ్ళకి రావటానికి ఏమన్నా కుదురుతుందా లేదా అని ఒకసారి మేము కనుక్కుందామని కూడా అనుకుంటున్నాము మేము మీకే చెప్తామని ఎందుకంటే మీది బాగుంటుంది అక్కడన్నీ రుచి గట్టా అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయని మీకు ఒకసారి తీసుందా లేదా లేదంటే మాకు డెలివరీ అందుబాటులో ఉంటుందా లేదా అవి కూడా ఒకసారి మేము కనుక్కుందామని చెప్పి మేము మీకు ముందుగా ఫోన్ చేశామండి అందుకున్నట్లయితే మేము మీకు భోజనం చెప్తామండి డెలివరీ కూడా అందుబాటులో ఉంటే కనుగ మేము మీకు భోజనం ఆర్డర్ కూడా మీకు ఇస్తాం ఇప్పుడు